నాకు ఎక్కువగా సిద్ధ్ శ్రీరామ్ పాటలు అంటే చాలా ఇష్టం కానీ ఒక ఓల్డ్ సాంగ్ కూడా బాగా అనిపిస్తుంది అది ఆరాధనా సినిమాలోని తీగని అనే ఒక పాట చాలా బాగా అనిపిస్తుంది